ఈ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కొనడానికి వచ్చానండి ఈ మామిడికాయలుంన్నాయి కదా ఇవి ఫ్రెష్వేనా

ఒక కేజీ ఎంత పడతుందండి అవునండి

మరి దానిమ్మకాయలున్నాయి కదండి అయ్యెలాగండి

ఫ్రెష్గానే ఉందా కాయలు

బొప్పాసు కాయలున్నాయి కదండీ అవి కొంచెం పచ్చివి మంచివి ఫ్రెష్గా ఉన్నవి చూడండి అంటే బొప్పాసు కాయలు రెండు రోజులు నిలవాగాలండి లేదు ఒకసారి ఒకసారి ఎంత పడుతుందో చెప్పండి

సరే అయితే మామిడి కాయలు ఒక రెండు కేజీలు ఇవ్వండి దానిమ్మ కాయలొక రెండు కేజీలు బొప్పాసు కాయలొక రెండు కేజీలండి

అవన్నీ ఏమొద్దండి ఈ మూడే చాలండి

ఎనిమిది యాభై అండి సరే అండి ఇయి ఈ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కవర్ కూడా ఇవ్వండి ప్లాస్టిక్ కవర్లు ఇవ్వకండి సరేనండి సరేనండి